గ్రామీణ ప్రాంతాలు అంటేనే వ్యవసాయం కానీ ప్రస్తుత పరిస్థితులలో వ్యవసాయ వ్యవసాయంకు ఉన్న విలువ చాలా పడిపోతుంది ఎందుకంటే వ్యవసాయం వ్యవసాయం చేయాల్సిన రైతు కుటుంబాలు కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి సిటీస్కు వలస వస్తున్నాయి కానీ మొదట వ్యవసాయ కర్మ కార్యక్రమాలలో పాల్గొనాలి కార్య కార్యక్రమాలను సజావుగా ముందుకు సాగించాలి ప్రాథమికంగా ప్రాథమికంగా వ్యవసాయానికి సంబంధించిన ప్రతి ఒక్క ప్రతి ఒక్క అంశాలను అదనపు విధాలుగా ఆలోచించాలి ఆలోచించి రైతులకి కావలసిన వసతులు వసతులను కల్పించాలి దానివల్ల వ్యవసాయం అనేది మెరుగుపడుతుంది వ్యవసాయం అంతరించిపోకుండా ఉంటుంది అలాగే వ్యవసాయంకు సరిపడ విద్యుత్ విద్యుత్ వసతులు కచ్చితంగా ఉండాలి అలాగే నీటి వనరులు కూడా అధికంగా ఉండాలి విద్యుత్ నిరంతరం ఉంటేనే నీటి వనరులు కూడా వస్తాయి కాబట్టి విద్యుత్ నిరంతరంగా ఉండాలి అదేవిధంగా వ్యవసాయంకి సంబంధించిన ప్రతి ఎరువులన్నీ సమను సారం రైతులకు ఆనందించడం వల్ల వ్యవసాయం అనేది పెరుగుకుంటూ పోతుంది వ్యవసాయంకి ఎరువు లేకపోతే వ్యవసాయం చేయడం కష్టం అలానే పంట నష్టపోతుంది రైతు మళ్లీ పంట వైపు చూడడు కాబట్టి సకాలంలో ఎరువులు అందించాలి ప్రజలకు ప్రజలకు ప్రజలు నాయకులు విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయం చేయాలి దేశానికి సహాయం అందించాలి రాజకీయ నాయకులు ప్రభుత్వం కూడా వ్యవసాయంకి సహాయం అందించాలి వ్యవసాయం పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలి ఏదో వ్యవసాయం అంటే చేసేది కాకుండా వ్యవసాయాన్ని వ్యవసాయాన్ని ప్రతి ఒక్కరూ సక్రమంగా చేసేలాగా చూడాలి వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయంలో ఎలాంటి లోటుపాటులు ఉండద్దు వ్యవసాయానికి కావాల్సిన వనరులు కావచ్చు అంటే మిషన్స్ కానీ వాటిని దున్నడానికి కావలసిన ట్రాక్టర్లు ఇంకా అదనపు పరికరాలను వాడాలి డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ని ఉపయోగించాలి ముఖ్యంగా రైతులు ప్రతిరోజు వెళ్లి నీరు పారించాలి కాబట్టి డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ని ఖచ్చితంగా వాడాలి అలాగే వీలైనంతవరకు విద్యార్థులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా వ్యవసా వ్యవసాయానికి సపోర్ట్ చేయాలి అలాగే రైతులకు సపోర్ట్ చేయాలి సపోజ్ ఇప్పుడు మీ ఇంటిలో తల్లిదండ్రులు ఉన్నారు అనుకో తల్లిదండ్రుల పిల్లలు కూడా విద్యతో పాటు అదనంగా పొలం దగ్గరికి వెళ్లి వాళ్ళ తల్లిదండ్రులకు సహాయం చేయాలి అలాగే ప్రభుత్వం కూడా ఎట్టి పరిస్థితులలోనూ విద్యుత్ కొరతలు లేకుండా ఇరవైనాలుగు గంటలు విద్యుత్ అందించినట్లయితే వ్యవసాయం వ్యవసాయ పరిశ్రమ ఇంకా మెరుగుపడుతుంది అలాగే వ్యవసాయం పండించిన వ్యవసాయాన్ని ధాన్యాన్ని కావచ్చు ప్రతి ఒక్కదాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు మద్దతు తెలపాలి అలాగే అలాగే మ మరి ఈ విధంగా కోల్డ్ స్టోరేజ్ కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు కూడా పెంచాలి పంట పండిన పంట నష్టపోకుండా ఎండలకాలంలో కోల్డ్ స్టోరేజ్ కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు పెట్టి ఆ దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి అలాగే ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ వ్యవసాయ పరిశ్రమ బాగుండాలి అంటే ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉండాలి అంటే ట్రాన్స్పోర్టేషన్ పండించిన పంటను పొలం దగ్గర నుంచి తీసుకెళ్తే మార్కెట్ వాళ్లకి సకాలంలో అందించాలి అలాగే మార్కెట్లో ఉన్న వ్యవసాయానికి సంబంధించిన పంట ప్రతి ఒక్కటి కూడా ప్రజల వరకు చేరేవరకు కూడా ప్రతి ఒక్క తలారులు నిరంతరం సహాయం చేయాలి తలారులు రాజకీయం కాకుండా ప్రభుత్వం మధ్యవ్యర్తిగా వ్యవహరించి రైతుల దగ్గర నుంచి కొని దాన్ని రైతుల దగ్గర నుంచి విక్రయించి ప్రజలకు అందేలా చూడాలి ఈ విధంగా ఉంటేనే వ్యవసాయ పరిశ్రమ ముందుకు వెళుతుంది వ్యవసాయం వ్యవసాయ పరిశ్రమ గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి చెందాలన్నా మెరుగుపడాలన్నా ముఖ్యంగా చేయాల్సిన పనులు ఏంటంటే సకాలంలో ఎరువులు అందించడం నిరంతరం విద్యుత్ ఉండడం నీరు అందుబాటులో ఉండడం అలానే పని చేసే వ్యవసాయ కూలీలు కావచ్చు వ్యవసాయం చేసే వాళ్ళు కావచ్చు భూమిని అద్దెకు తీసుకొని వ్యవసాయం పండించే వాళ్ల వాళ్లకు ప్రతి ఒక్కరికి వ్యవసాయం పట్ల అవగాహన కల్పించాలి ప్రతి ఒక గ్రామంలోనూ ఉన్నతాధికారులను పంపించి పంపించి వ్యవసాయం పట్ల అవగాహనను వ్యవసాయం పట్ల లాభాలు కూడా ప్రజలకు వివరించాలి వ్యవసాయం చేసేలా ఆసక్తి నెలకొలిపి ప్రస్తుతం ఉన్న సమాజం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల నుంచి దృష్టిలో వచ్చి ఏదో కూలి పని చేసుకుని బతకాల అలా కాకుండా గ్రామంలోనే ఉంటూ వ్యవసాయం చేసేలాగా వాళ్ళని ప్రోత్సహించాలి ప్రతి ఒక్కరూ కూడా వ్యవసాయం చేసేలా ప్రోత్సహించాలి వ్యవసాయం వల్ల లాభాలు వాళ్లకు తెలపాలి వ్యవసాయం అంటే రైతు చేసే ఒక సహాయం కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా వ్యవసాయంలో పాల్గొనేనట్టు చేయాలి రైతులకు కొంచెం ఆర్థిక ఇబ్బంది వలన ఏ ఇబ్బందులు తలెత్తిన కూడా మన వ్యవసాయాన్ని వదిలేయకుండా వ్యవసాయమే ముందుకు నడిపేలా చూడాలి వ్యవసాయంలో ఆ ఆధునిక పరికరాలు రావడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు వరి కోసే మిషన్ కావచ్చు కందులు కోసే మిషన్ పెట్రోల్ పంపులు కావచ్చు డైరెక్ట్ మందు కొట్టడానికి డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఇవన్ని కొత్త కొత్త టెక్నాలజీని వాడు వాడుతూ ముందుకు సాగాలె అలా అలాగే ఇప్పుడు డ్రోన్ సిస్టమ్ వచ్చింది డ్రోన్ ద్వారా విత్తులు చల్లడం డ్రోన్ ద్వారానే నీళ్లు చల్లడం కావచ్చు ఈ డ్రోన్ సిస్టమ్ని ఇవన్నీ వాడుకోవాలి పాతకాలంలో అయితే ఇప్పుడు ఎడ్ల బండులుండే ఎడ్లబండులు సకాలంలో దొరకకపోయేవి ఏదో చేసిన గానీ మనుషులు చేస్తారు కాబట్టి లేట్ అవుతుంది ఇప్పుడు మాత్రం ట్రాక్టర్లు ఉన్నాయి ట్రాక్టర్లు కూడా సకాలంలో చేస్తున్నాయి కాబట్టి ఇలాంటి ఆధునిక పరికరాలను వాడుతూ నిరంతరం ఒక వ్యవసాయ పరిశ్రమకు కావలసినటువంటి ఎరువులు ఏ పంటకి ఏ ఎరువులు వాడాలి అని పూర్తి అవగాహన కల్పించి ఆ ఎరువు ఏ ఎంత వాడాలి ఎంత మోతాదులో వాడాలి ఏ ఏ విత్తనానికి ఏ మొక్కకి ఏ మందు కొట్టాలి ఏ ఏ వ్యవసాయానికి ఏ మందు కొట్టాలి ఇలాంటివి చేయడం వల్ల ప్రతి గ్రామీణ ప్రాంతాలలో కూడా వ్యవసాయం మెరుగుపడు మెరుగుపడుతుంది